అవునండి మా దగ్గర బుక్స్ పెన్స్ ఇంకాం గ్లాసెస్ అన్నీ ఉంటాయండి

ఆర్డర్స్ చేస్తారా చేయండి కానీ ఇప్పుడు పగిలినవి ఆర్టికల్స్ అయితే వద్దు మంచిగున్నవి అయితే ఇవ్వండి అంటే పగిలినవి ఉంటాయి కదండి పగిలినవి ఉంటాయి కదా అవి వద్దు మంచిగా ఉన్నవి చూసి ఇవ్వండి తీసుకుంటాం గ్లాసెస్ అంటే ఇస్తాం మ్మ్ ఎప్పుడు ఇంకాయితే బుక్స్ ఉంటాయి పెన్స్ ఉంటాయి స్టీల్ ప్లాస్టిక్ గ్లాస్ ఉంటాయి స్టీల్ గ్లాస్ ఉంటాయి ఇంకా ప్లేట్స్ ఉంటాయి ఇంకా చాలానే ఉంటాయండి

పంపిస్తామండి అంటే మీరు ఎప్పుడూ ఆర్డర్ పెట్టుకుంటారో దాన్ని బట్టి మేము చెప్తాం ఈరోజు పెట్టుకుంటే టూ త్రీ డేస్ వరకు అలా వస్తుంది మ్మ్

గ్లాసెస్ అంటే వేగిరంగ్ అంటే తొందర తొందరగా పగిలితే మళ్ళ మళ్ళా మాకే నష్టం వస్తుంది కదా అందుకని మ్మ్ అలాగే మ్మ్ ఎక్స్చేంజ్ రిటర్న్ అన్నది ఏముండదు ఓకే అండి మీరు టైమింగ్స్ చెప్తారా మీరు ఎప్పుడు వస్తారు అని మాకు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఓకే అండి నైన్ టు టెన్ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఓకే అండి